నేను రీసెంటుగా హెచ్పి లాప్టాప్ కొన్నాను ఇంటెల్ ఐ ఫైవ్ కోర్ విత్ ఎయిట్ జిబి ఫైవ్ ట్వెల్వ్ స్టోర్ ఫైవ్ ట్వెల్వ్ జిబి స్టోరేజ్ అది చాల బాగుంటుంది ప్రోసెస్సర్ కూడా బాగా వర్క్ చేస్తుంది ఆ ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు వస్తుంది మనం దాంట్లో చాలా యాప్స్ ఇంస్టాల్ చేసుకోవచ్చు గేమ్స్ గానీ సినిమాస్ గానీ ఏమైనా ఇంస్టాల్ చేసుకొని చూడవచ్చు సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్న చాలా బాగుంది అండ్ ఆ స్క్రీన్ కూడా స్క్రీన్ గార్డ్ స్క్రీన్ గార్డ్ కూడా చాలా బాగుంది మరియు అ బటన్స్ కానీ లైట్ ఎఫెక్ట్ కానీ వా ప్రొవైడ్ చేయి అవి ప్రొవైడ్ చేయడం చాలా బాగుంది